హలో సుచిత్ర అరే అదే మనం సంగీత ఉసవానికి హాజరవుత అవ్వబోతున్నాం కదా దానికి మనకు టికెట్ రిజర్వేషన్ నిర్ధారించబడిందా లేదా టికెట్ నిర్ధారించబడిందని మనం నిర్ధారించుకోవాలి కదా ఒకసారి మన రెఫరెన్స్ నెంబర్ ఏడు తొమ్మిది పది ఇరవై తెలుసుకొని నిర్ధారించుకోవచ్చు చిత్ర మన టికెట్ కన్ఫర్మింగ్ ప్రాసెస్ ఎక్కడా వరకు వచ్చిందో తెలుసుకొనమని కోరుతున్నాను మనం ఎంతగానో ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తున్నాం అలాగే ఆ సంగీత సంగీత ఉుస్తవానికి హాజరవుతున్నందుకు మనం ఎన్నో ప్రణాాలి ప్రణాళికలు వేసుకుంటున్నాం ఆ ఉత్సవానికి హాజరు కావడానికి అందుకని మనం ఒకసారి టికెట్లు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని నీకు విన్నపం చేస్తున్నా గుర్తు చేసుకొని ఒకసారి అయినా మన రెఫరెన్స్ నెంబర్ ప్రకారము హాజరు తెలుసుకోమని కోరుతున్నాను